ఒక బలమైన కథ మీరు ఒక గేమ్లో లీనం అవ్వడానికి సహాయపడుతుంది మీరు పాత్రతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి యాక్షన్లో మీరు మీకు శ్రద్ధ ఉండేలా చేస్తుంది మీరు గుర్తించుకునే లాగా మరియు ఆకర్షించే పాత్రలు మీరు ఒక గేమ్లో లీనం అవ్వడానికి సహాయపడతాయి ఇవి మనల్ని చాలా బాగా కనెక్ట్ చేస్తాయి అలాగే కనెక్ట్ అవ్వడానికి మరియు వారి కథలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉండేలా చేస్తుంది ఆసక్తికరమైన మరియు లోతుగా ఆకట్టుకునే గేమ్ గేమ్లపై మీరు ఒక గేమ్లో లీనమవ్వడానికి సహాయపడుతుంది మీరు గేమ్లో మునిగిపోవడానికి మరియు మీరు చేసే ప్రతి కదలిక గురించి ఆలోచించడానికి మీకు సహాయం సమయం ఉండేలాగా చేస్తుంది